పాటలు పాడాలి అని అనుకునే వారికి నేను ఇచ్చే కొన్ని సలహాలు నిరంతరం అభ్యాసం ఎంత ఎక్కువ అభ్యాసం చేస్తే అంత మెరుగైన గాత్రం వారికి వస్తుంది కొన్ని నిమిషాలు మాత్రమే అయినా రోజుకి అభ్యాసం చేయాలి గాన పాటలు తీసుకోవడం ఒక మంచి గాత్ర శిక్షకుడు గాత్ర శిక్షణలో ఏవైనా సమస్యలు గుర్తించి సద్దుపరచడంలో సహాయపడతాడు అలాగే గాత్ర పరిధిలో అభివృద్ధి చేయడంలో మరియు స్టేజ్ ప్రజలను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాడు ఇతర గాయకులను వినడం వారు పాడే విధానం మరియు వారి పద్ధతులను గమనించడం వివిధ శైలుల్లో పాడే గాయకుల నుండి చాలా నేర్చుకోవచ్చు వివిధ శైలుల్లో పాడడం ఒకే ఒక శైలితో పాడకుండా క్లాసిక్ పాప్ లేదా రాక్ వంటి వివిధ శైలిలో పాడడం ఇది గాత్ర కళాకారునిగా వైద్య విధానాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది పాడేటప్పుడు మిమ్మల్ని రికార్డ్ చేసుకోవడం ఇది మెరుగుపడాల్సిన ప్రాంతాన్ని గుర్తించడానికి సహాయపడుతుంది